నేను ఒక కుట్టు మిషన్ కార్మికురాలిని నేను కోనసీమ జిల్లోలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాను నాకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు నా భర్త ఒక రైతు మా కుటుంబాన్ని పోషించడానికి నేను ఒక కుట్టు మిషన్ కార్మికురాలిగా పనిచేస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి కుట్టు పని నేర్చుకున్నాను నాకు కుట్టు పని అంటే చాలా ఇష్టం పాఠశాల నుండి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక కుట్టు మిషన్ షాప్లో పనిచేయడం ప్రారంభించాను కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత నేను స నా సొంత కుట్టు మిషన్ షాపును ప్రారంభించాను నేను చీరలు లంగాలు చొక్కాలు ప్యాంటులు వంటి వివిధ రకాల దుస్తులను కుడుతున్నాను నేను కూడా గృహోపకరణాలు బ్యాగులు పర్సులు వంటి వాటిని కుడుతున్నాను నా కుట్టు పనికి చాలా డిమాండ్ ఉంది నేను నా వృత్తి మార్గాన్ని ఎంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి మొదట నాకు కుట్టు పని అంటే చాలా ఇష్టం రెండవది ఈ వృత్తి ద్వారా నేను మంచి ఆదాయం సంపాదించగలను మూడవది ఈ వృత్తి ద్వారా నేను ఇంట్లోనే ఉండి పనిచేయగలను నా వృత్తిలో నాకు చాలా సంతృప్తిగా ఉంది నా కుటుంబాన్ని పోషించడానికి నేను నా సొంతంగా ఒక వ్యాపారాన్ని నడుపుతున్నాను నా కుట్టుపని ద్వారా నేను చాలామందికి సహాయం చేస్తున్నాను నా వృత్తిలో నాకు ఎదురయ్యే కొన్ని సవాళ్లు పోటీ ద్వారా పోటీ చాలా ఎక్కువగా ఉంది నాకు సరైన సహాయం అందుబాటులో లేదు నాకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులో లేవు ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి నేను కొన్ని చర్యలు తీసుకుంటున్నాను నా కుట్టు పని నాణ్యతను మెరుగుపరుస్తున్నాను నా కుట్టు పని గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాను నా కుట్టు పనిని ఆన్లైన్లో కూడా అమ్మకానికి ప్రయత్నిస్తున్నాను నేను నా వృత్తిలో రాణించాలని కోరుకుంటున్నాను నా కుటుంబానికి మంచి జీవితాన్ని అందించాలని మంచి జీతాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను